చదువుకోవడం వల్ల మనకు సమాజంలో గౌరవం అనేది వస్తుంది మన సమాజంలో చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకిచాలా వ్యక్తిత్వం ఉంటుంది చదువుకున్న వాళ్ళకి కొంచం ఎక్కువ గౌరవం సమాజంలో మనం చూస్తాము చదువు చదువుకోలేని వారిని కొంచం తక్కువ స్థాయిలో చూస్తు ఉంటారు చదువుకోవడం వల్ల మనం జీవితంలో మనం ముందుకు వెళ్తాము ఏమైన సమస్యలు ఎదురైతే అవి మనము చక్కగా ఎదుర్కొడానికి మనకు చదువు అనేది చాలా అవసరం ఉపయోగపడుతుంది